అదే అయ్యా మన మీకు ల్యాండ్ ఇచ్చాను కదా అ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఏమి చాలా ఎక్కువ వాస్తందండి బాబు అంత ఎక్కువ వస్తే ఎలాగ అడ్డంగా చస్తునామే మీరు ఈ మీటర్ ఏమి తేడానా లేదంటే మార్చలా ఏమన్నా చూడండి లేకుంటే మా కరెంట్ బిల్ చాలా ఎక్కువ అయిపోతుంది మీరు మార్చడానికి అయితే మీటర్ ఏదన్నఫాస్ట్గా ఇష్యూ అయితే సాల్వ్ చేయండి మీటర్ కట్ట అని కరెంట్ బిల్ ఏమో బోలెడు అంటే బోలెడు వస్తుంది కరెంట్ బిల్ ఇలా కరెంట్ బిల్ వస్తే మేము ఏమి చేస్తాం ఇంకా చూసుకోండి మరి

అట్లే రెండు బిల్లు మీటర్ అనేది మ్యాక్సిమం మీటర్ ప్రాబ్లమ్ ఏంటో చూడండి ఇచ్చిండు సార్ మీటర్ ఇష్యూ లేదంటే ఫోన్ చేయడానికి ఆ లైన్మెన్కి ఫోన్ చేయండి అర్థమైందా చూడండి మరి ఇంకా మీటర్లో కూడా ఏదో చిన్న చిన్న తేడాలు ఉన్నాయండి చూసుకోండి దానివల్ల మీకు మ్యాక్సిమం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఒకసారి చూడండి అవుద్ది ఆ కరెంటు బిల్లు మీకు నెంబర్ పెడుతా చూడండి వాట్సాప్లో మేము ఫోన్ చేస్తే ఆ మీటర్ తెచ్చేస్తాడు అర్థమైందా ఫాస్ట్ కొంచం ఫాస్ట్గా సాల్వ్ చేయండి ఇష్యూ మళ్ళీ కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది అమ్మో పోయిన నెల అంత వచ్చింది ఆరు వేలు అంత వచ్చింది పోయిన నెల కరెంటు బిల్లు నెల ఆరువేల వచ్చింది నెక్స్ట్ మంత్ ఏలా వస్తుందో ఇంకా కరెంట్ బిల్ కూడా మీరే కట్టుకోవాలి మేము మాత్రం కట్టం కట్టను అంటే ఇంకేం చేస్తాం ఇల్లు ఖాళీ చేయిస్తాం చూసుకోండి ఇవి అన్నీ అయితే ఇప్పుడు ఆ లైన్మెన్కి ఫోన్ చేసి ఈ కరెంటు ఇది దీని పేరేంటి మీటర్ మార్చడం కానీ ఏంటి మీటర్ ప్రాబ్లం చేయడం కానీ ఏదో కొంచెం బేగా చేస్తే రెండు మూడు రోజుల్లో అప్పుడు చూస్తాం ఎనా అది కాదు మళ్ళీ ఇదేంటిే ఈ లోపల ఈ ఫ్రిజ్జులు టీవీలు ఇవి మూడు తగ్గించండి లైట్గా ఒక ఒకవేళ సాల్వ్ అందకని ఆ మీటర్ బాధించే వరకు ఏంటంటే ఈ రెండు రోజుల్లో కూడా కరెంట్ పెరిగి పోతుంది కదండీ మళ్ళీ ఇంకా ఏంటంటే మీరు చూడండి ఫాస్ట్గా మీకు వాట్సాప్లో నెంబర్ పెట్టాను ఆ నెంబర్కు ఫోన్ చేస్తే లైన్మెన్ వస్తాడు ఆ లైన్మెన్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఇలాగ మా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఇందుకు తెలిట్లేదు ఆ మీటర్ వల్ల ఆ మీటర్ కొంచెం మ్యూజిక్ చేయాలి ఫాస్ట్గా రండి ఇది వేగ అర్జెంట్ అని చెప్పి అది చెప్తే ఆయన ఒక ఈరోజైనా రేపైనా వచ్చి మీటర్ చూస్తాడు మీరు అర్జెంట్ ఏమి లేదు మాములుగా చేస్తే ఆయన మూడు రోజులకు నాలుగు రోజులకి వస్తాడు మీరు అర్జెంట్ అని చెప్తే ఈరోజు వస్తాడు లేదంటే రేపు వస్తాడు ఇది మీరు ఇది చూడుకోండి మీరు తను ఫోన్ చేసి బేగ మీరు చేయాల్సిందే రెండు పనులు అతనికి ఫోన్ చేసి బేగా మేటర్ బాగు చేయించాలి మీటర్ బాగు చేయిస్తే మీకు సేఫే మాకు సేఫే మీటర్ బాగు చేయించకపోతే ఇంకా చెప్పాను కద మీకు ఆల్రెడీ అది జరుగుద్ది సో ఫాస్ట్గా మీటర్ బాగుచేయించండి సరేనా ఇంకా ఇంకేముంది అంతే ఆ కరెంట్ బిల్లు రెండు నెలల ముందు ఆరువేలు ఉంది ఈ నెల ఆరువేల చూపిస్తుంది ఏదండి మేము ఆరు వేల ఐదు వందల నెలకు ఆరువేల ఐరు అండి కరెంట్ బిల్లు ఓకే అండి ఆయనకు ఫోన్ చేయండి లైన్మెన్కి ఫోన్ చేసి మీటర్ బాగా బాగు చేయించండి ఫాస్ట్గా సరే అండి మీడర్ మాత్రం రా చూసుకోండి బాగు చేయించండి నెక్స్ట్ ఇంకేమి ఉంటుంది లైన్మెన్కి చెప్పండి నీటుగా అర్జెంట్ అని చెప్తే వస్తాడు రెండు మూడు రోజుల్లో మీరు ఇ అర్జెంట్ అయిపోది మీరు ఏదో మా క పని ఉంది అని అంటే నాలుగు రెండు మూడు రోజులు ఏం తీసుకుంటారు సింపుల్గా అర్జెంట్ అని చెప్పండి చెప్పండి మీరు రండి నేను చెప్తాను చెప్పండి నెంబర్ ఇవ్వండి మీరు మాత్రం అలాగా అర్జెంట్ లేదని అదని చెప్పకండి అర్జెంట్ అని చెప్పండి అప్పుడే అవ్వుది పని ఫాస్ట్గా చేయించండి సరే అండి